విశాఖపట్నంలో ఎక్కువగా జరుపుకునే పండుగలు అంటే దీపావళి హోలీ సంక్రాంతి ఇంకా రకరకాల పండుగలు ఉంటాయి కానీ మనము ఎక్కువ దేనికి ఇష్టపడతాము అంటే సంక్రాంతికి సంక్రాంతికి అన్ని కోళ్ళ ఆటలు

అవి వాటికి మంచి ఆహారం పెట్టి ఒక సంవత్సరం నుండి వాటికి కోడిపందాలు ఎట్లా చేయాలి అనేది నేర్పిస్తూ ఉంటారు అట్లా నేర్పించుకుంటూ కోడిపందాలు ఆటలు ఆడుతూ ఉంటారు కదా అందరూ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ వచ్చి ఆ కోడి పందాలను చూస్తూ ఉంటారు వాటికి మంచి ఆహారం పెడుతూ మంచి అన్ని ఉంటాయి అది కాకుండా ఏంటంటే ఈ ఉగాది ఉంది కదా ఉగాదికి ఉగాది పచ్చడి చేసుకొని ఆ బచ్చ అప్పాలు చేసుకుంటాము అంటే శనగపిండి రాత్రి నానబెట్టి వాటిని మిక్సీ పట్టి చపాతీ చపాతి మధ్యలో పెట్టి చేసుకొని తింటూ ఉంటాము అట్లా ఉగాది పచ్చడి క్రొత్త కుండ తీసుకొని వచ్చి అందులో వేప పువ్వు మామిడికాయ కొబ్బరికాయ చింతపండు నీళ్ళు కలిపి అందరికి ఉగాది పచ్చడి పోసి అందరము ఉగాది పచ్చడి త్రాగిన ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ లోగా మమ్మీ ఆ బచ్చాలు తీసుకొని వస్తుంది కదా వాటిని తింటూ పిండి వంటలు చేసుకొని పిండివంటలు తింటూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాము ఉగాదికి దీపావళికి ఏంటి అంటే అందరం బాక్సులు పెట్టుకొని ఒక దగ్గర ఆడుతూ పాడుతూ ఉండి మళ్ళీ పటాసులు కాలుస్తూ అందరినీ భయం పెడుతూ ఎంజాయ్ చేస్తాము హోలీకి ఒకరి మీద ఒకరు రంగు కొట్టుకుంటూ ఒకరి మీద ఒకరు అంటే ఏంటి అంటే మనం ఒకరికి రంగు వేయాలి అంటే వాళ్ళు మనకంటే చాలా దూరంగా జాగ్ దాచుకొని ఉంటారు కదా వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళి వాళ్ళకి రంగు పూస్తూ అట్లా చాలా ఎంజాయ్ చేస్తాము ఇందులో ఎక్కువగా అందరు కలిసి మెలిసి చేసుకొనే పండుగ అంటే సంక్రాంతి ఎందుకంటే ఆ కోడిపందాలు అవుతూ ఉంటాయి కాబట్టి ఊరంతా వచ్చి చూస్తూ అందరూ సంతోషంగా జరుపుకుంటూ ఉంటారు